తొమ్మిది లక్షల తొమ్మిది వంద తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎమిది తొమ్మిది లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు తొమ్మిది లక్షల తొమ్మిది వేల తొంభై ఆరు